హలో ప్లంబరేనా మీరు పైప్స్ పెట్టారు కానీ అవి లీకేజ్ అవుతున్నాయి ఇక్కడ హౌస్ నెంబర్ వన్ టెన్

అప్పుడు మంచిగానే ఉంది ఇప్పుడు లీకేజ్ అవుతున్నాయి ఆ మెటీరియల్ పైప్స్లో నుంచే మెటీరియల్ ఏమైనా డ్యామేజ్ అయిందేమో కొంచెం చూడరా అవునా కానీ లీకేజ్ అవుతుంది అది ఎలా క్లియర్ చేయాలో మకు తెలుస్తలేదు ఒకసారి వచ్చి చెక్ చేయరా దాన్ని రిపేర్ చేస్తారా మీకు ఫ్రీ వున్నప్పుడు చెప్పండి మీ వర్కర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి నాకు తెలీదు కొంచెం కాంటాక్ట్స్ ఇస్తారా ఓకే ఒక టూ డేస్లో ట్రై చేయండి లేదు పైపే కొంచెం డ్యామేజ్ అయినట్టుంది లీకేజ్ అవుతుంది లేదు లేదు మేము ఏం చేయలేదు వన్ మంత్ నుంచి బాగానే ఉంది ఏమో మరి మాకు తెలుస్తలే అది అందుకే మీకు కాల్ చేశాను ఆ ప్రాబ్లం ఏమిటో మాకు తెలియదు మీకు తెలుస్తుంది అని మిమ్మల్ని అడుగుతున్నాం ఎవరి వల్ల అయినా కొంచెం చెక్ చేయండి ఓకే బట్ చెక్ చేయండి రిపేర్ ఏమైనా ఉంటే చేపించండి ట్రై చేయండి ఓకే ఓకే